మా పెరట్లో తోటలో నేను పక్షులు రావడానికి రోజు గింజలు వేస్తాను వాటి కోసం నీళ్ళు పోస్తాను అవి రావడానికి మంచిగా ఆకర్షించుకోవడానికి రంగు రంగు పూలను పెడుతూ ఉంటాను అక్కడ రంగురంగుల పూల చెట్లను మరియు కుండీలను చూసి అవి రోజు మా ఇంటికి వచ్చి గింజలు తిని నీళ్ళు తాగి వెళతాయి నేను వాటిని చూసి చాలా సంతోష పడతాను